మా ఇంట్లో పశువులు ఉంటే అప్పుడే పుట్టిన దూడలు ఉంటే మొదటగా దూడలకు నీడ కోసమని మంచిగా షెడ్డు వేస్తాము పరిశుభ్రంగా ఉంచుతాము అలాగే సౌకర్యాలు నీళ్ళు కానీ అమ్మ దగ్గర పాలు కానీ ఆవు అమ్మ దగ్గర పాలు కానీ అవి ఉంచుతాము సరైన సమయానికి తాగిస్తాము అలాగే వాటికి కావలసిన సన్నటి పచ్చి గడ్డిని కూడా తీసుకొచ్చి వేస్తాము అలాగే సరైన సమయానికి ఆవు దూడతో పాలు తాగిస్తాము అలాగే మేము సరైన సమయానికి దాన్ని బయటికి వదిలిపెడతాము తల్లి బాగా తినేసి వచ్చి దూడకు పాలు ఇచ్చే విధంగా చూసుకుంటాము రోజు పరిశుభ్రంగా నీళ్ళతో కడిగి దానికి సరైన షెల్టర్లో వెచ్చగా ఉండేలా వాతావరణానికి అనుకూలంగా ఉండేలా మేము దాన్ని బాగా ప్రేమతో చూస్తాము అలాగే ఆ దూడ కొద్ది రోజుల దాకా ఎలాంటి జాగ్రత్తలతో ఉండాలో అలాంటి జాగ్రత్తలు మేము పాటిస్తూ దాన్ని పెంచుతాము ఇది దూడను పెంచే విధానం